మన తెలంగాణా రాష్ట్రంలో రీసెంట్లో మనకు జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి ఉండే అనుకోని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది ఎవ్వరు అనుకోలేరు కాంగ్రెస్ గెలుస్తుందని మళ్ళీ బీఆరెస్సే వస్తుందని అనుకున్నారు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా కాంగ్రెస్సు పార్టీ గెలిచింది ఎలక్షన్స్లో స్టేట్ ఎలక్షన్స్లో బిఆరెస్ వాళ్ళు చాలా బాధా కరంగా ఉండే వాళ్ళయినా కానీ బీఆరెస్ వాళ్ళు మనకి నియోజికవర్గంలో నై తొంభై ఏడు నిరో ని నియోజికవర్గంలో ముప్పై నియోజికవర్గాలు తెలం బీఆరెస్వీ ఇంకా అరవై ఏమో కాంగ్రెస్ పార్టీ ఉండే మిగతావి ఎంఐఎం పార్టీవి ఏమో ఉండే అందులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచినందుకు మన తెలంగాణకు ఆరు గ్యారెంటీలో ఆరు గారెంటీలు ఇచ్చి వుండే మొదటిది ఏమో మహాలక్ష్మి పథకం రెండోది ఏమో గ్యాస్ సిలిండరు మూడోది ఏమో గ్యాస్ సిలిండరు మనకి అప్పట్లో వెయ్యి రూపాయలల్లో ఉండే ఇప్పుడు మనకీ ఐదు వందల గ్యాస్ సిలిండరు వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు ఇవన్నీ ఇంకా మూడోది వచ్చి గృహా గృహా లక్ష్మి అంటే మనకు జాగా ఉన్నప్పుడు వాళ్ళు మనకి సాయం చేస్తారు ఐదు లక్షల జరిమానా ఇస్తారు మనకి ఇంకా ఒకటి గృహజ్యోతి గృహజ్యోతి అంటే మన కరంటు రెండు వందల యూనిట్ల కన్నా తక్కువ ఉంటే మనకి కరెంటు అనేది ఫ్రీ కరంట్ బిల్ కట్టాల్సిన అవసరం లేదు మనకి మూడోది వచ్చేసి రైతుభరోసా రైతుభరోసా రైతుకేమో పదిహేను వేలు సంవత్సరానికి ఇంకా ఒకటి తన కింద ఇంకా ఎవరయినా వర్క్ చేస్తే పొలముండి వర్క్ చేసేవాళ్ళకేమో పన్నెండు పన్నెండు వేలు సంవత్సరానికి

ఇంకా లాస్ట్ది వచ్చేసి ఇంకా ఇవన్నీ అండర్ అథర్ కేటగిరీస్కి వస్తాయి ఈ ఆరు గ్యారెంటీలు ఇచ్చారు గా కాంగ్రెస్ వాళ్ళు స్వయంగా రాహుల్ గాంధీ గారు వచ్చి చెప్పారు ఇలా ఆరు గ్యారంటీల గురించి ఒక సమావేశంలో అలా చూసి ఈ ప్రజలందరు తెలంగాణ ప్రజలందరు కాంగ్రెస్కి ఓటు వేసారు కాంగ్రెసు గెలిచింది ఆ రోజు వాళ్ళు పటాకీలు అన్నీ ఎన్నీ చాలా పొల్యూషన్ అంటే పొల్యూషన్ చేసారు కాంగ్రెస్ వాళ్ళు బీఆరెస్ వాళ్ళు చాలా బాధాకరంగా ఉండే రోజు అన్ఎక్స్పెక్టెడ్గా కాంగ్రెస్ గెలిచారు కానీ అనుకోని విధంగా కాంగ్రెస్ గెలిచింది మన తెలంగాణ రాష్ట్రంలో చూడాలి వాళ్ళ పాలన ఎలా ఉంటుందో మన తెలంగాణలో ఇంకా ఇంకా ఆరు గ్యారంటీలో ఆల్రడీ మనకి తెలంగాణలో రెండు గ్యారంటీల అన్ స్టార్ట్ చేసారు ఒకటి ఉచిత మహిళ బస్కి ప్రతి ఒక ఉమెన్ ఆఫు తెలంగాణకి తెలంగాణలో ఉచితంగా ట బస్ ట్రావెల్ చేయొచ్చు ఏ బస్సన్నా ఎక్కి ట్రావెల్ చేయొచ్చు ఫ్రీ టికెట్టు మా అలా ఫ్రీ టికెట్ పెట్టడం వల్ల చాలా మంది గో ఆడవాళ్ళు కొట్లాడుతున్నారు బస్లలో నాకు సీట్ కావాలి నీకు సీట్ కావాలి నా సీటు నీ సీటు అని చాలా వాళ్ళు ఇంకా ఒకటి మనకి బస్లలో టికెటు వాళ్ళు ఆధార్ కార్డ్ చూపిస్తే మన బస్లలో టికెట్స్ ఇస్తారు వాళ్ళు టికెట్ ఎక్కడికి వెళ్ళామా ఈ కా ఆర్టీసీ వాళ్ళకి మొత్తం ఫ్రీలా వచ్చిన టికెట్లన్నీ మన తెలంగాణ ప్రభుత్వంది కాంగ్రెస్ వాళ్ళు కడుతారు సా నెలకి ఇంతా అని నెలకి సారీ సంవత్సరానికి ఇంత అని కట్టాలి గవర్నమెంట్ వాళ్ళు కాంగ్రెస్కి గెలిచిన సీఎం అయినా కొత్త రేవంత్రెడ్డి ఇతనూ మన తెలంగాణ సీఎం అప్పట్లో ఏమో కల్వకుర్తి చందశేఖర్రావు ఉండే మన తెలంగాణ సీఎం కేసీఆర్ అయినా కానీ చాలా చేసి వుండే మన తెలంగాణ గురించి ఈయనా ఇప్పుడు వచ్చింది చూడాలి ఐదు సంవత్సరాలు ఎలా ఉండో కానా కానీ తెలంగాణలో మన కేసీఆరు టెన్ ఇయర్సు పాలన చేసి వుండే తెలంగాణ మెయిన్గా మన కేసీఆర్ వల్లనే వచ్చిందని అనుకోవాలి మనము ఎందుకంటే తనే చాలా పోరాడాడు జైలుకి వెళ్ళాడు అన్నం తినలేడు పన్నెండు రోజుల పదిహేను రోజులు అన్నం తినలేడు ఆయనా అట్లా చేయడం వల్లనే మనకీ మన తెలంగాణ వచ్చింది అని ఎంతో ఆనందం మనం చేసుకోవాలి ఇదీ చూడాలి మన తెలంగాణ రాష్ట్రం ఎలా ఉంటుందో రాబోయే ఐదు సంవత్సరాలల్లో మన రేవంత్ ఎలా చేస్తాడో ఆరు గ్యారంటీలు ఆల్రడీ మనకి రెండు గ్యారంటీలు చేసాడు మన రేవంతు చూడాలి ఇక ఎలా చేస్తాడో